మనకి ఇష్టమైన ప్లేయర్స్ చాలా మంది ఉంటారు అలాగే మనకి నచ్చిన ప్లేయర్స్ కూడా రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా ఆడుతున్నారు అలాగే నాకు ఎంతో ఇష్టమైన ప్లేయర్స్ కూడా ఉన్నారు ప్లేయర్స్ ఎవరు అంటే క్రికెట్లో ధోని కబడీలో ప్రదీప్ నర్వల్ ఫుట్బాల్లో రొనాల్ రోడ్ నిషివిల్ అందరూ నాకు ఇష్టమైన ప్లేయర్స్ క్రికెట్ అనగానే నాకు గుర్తుకు వచ్చేది క్యాప్టన్ కూల్ ధోని నాకు క్రికెట్ చూడటం అంటే చాలా ఇష్టము ఐపీఎల్ టి ట్వంటీ వరల్డ్ కప్ లాంటివి ప్రతీ మ్యాచ్లో నేను తప్పకుండా చూస్తాను రాష్ట్ర స్థాయిలో అంతర్రాష్ట్రీయ జాతీయ స్థాయిలో కూడా మ్యాచెస్ని తప్పకుండా చూస్తాను కబడ్డీ ప్రతీ ఒక్కరికి చాలా ఇష్టమైన ఆట కబడి అన్నాక మనం చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉంటాము ఇలా మనకి కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీ కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్రాష్ట్రీయ స్థాయిలో కూడా ఆడుతున్నారు వాళ్ళు ప్రద్ నర్వల్ ఇంకా ఫుట్ట్బాల్లో రొనాల్డ్ రోల్డ్